నమస్కారం నేను మా పల్లె నుంచి మరోపల్లెకు ప్రయాణించాలనుకుంటున్నాను దయచేసి మీ దగ్గర ఉన్న రవాణా ఏజెన్సీలో అందుబాటులో ఉన్న రకరకాల సవారీలను దాని గురించి చెప్పగలరా ఉదాహరణకు ట్యాక్సీలు కార్లు ఆటోలు ఏవైనా పర్వాలేదు నాకు సౌకర్యంగా ఉండేలా మీ మీ సవారిలను నాకు చెప్పండి నేను ఏ తేది బయలుదేతానో మీకు చెప్తాను బయలుదేరాలనుకుంటున్నప్పుడు నేను మీకు చెప్తాను ఆ రోజున అందుబాటులో ఉన్న కార్ల వివరాలు దాని మోడల్స్ దాని చార్జీలు డ్రైవర్లతో సహా ఏవైనా ఇన్ఫర్మేషన్ నాకు పంపించగలరా నాకు వ్యక్తిగతంగా టూర్ కోసం కారులో ప్రయాణించడమే ఇష్టం అందులో సౌకర్యం ఎక్కువగా ఉంటుంది